బీర్లు ఉన్నాయండి ఏమేమీ ఉన్నాయి బడ్వైజర్ ఉందా బడ్వైజర్ కాస్ట్ ఎంత వన్ ఎయిటీ రెండు ఎంత అవుతుంది ఓకే అండి కేఎఫ్ ఉందా కేఎఫ్ ఒక రండు కావాలి కేఎఫ్ కాస్ట్ ఎంత టూ హండ్రెడ్ క్లాత్ బ్యాగ్ ఉందా అవైలబుల్లో అవి ఒకటి రెండు అండి ఓకే నేనచ్చి తీసుకుంటాను ఎత్తి పెట్టండి అందులో ఓకే